నమస్కారం నేను తీర్థయాత్రలకు వెళదామని అనుకుంటున్నాను మేము మా ఫ్యామిలీ వెళ్ళాలని అనుకుంటున్నాము సో మా ఫ్యామిలీ వచ్చేసి నలుగురం ఉంటాము సో నలుగురికి సంబంధించిన ఒక వెళ్ళడానికి మాకు వెహికిల్ కోసం మిమ్మల్ని సంప్రదించాము సో మేము నలుగురికి వెళ్ళడానికి మీ వెహికిల్లో మీ వెహికిల్కి ఎంత కిరాయి తీసుకుంటారు దయచేసి చెప్పగలుగుతారా అని నేను తెలుసుకుంటాను నలుగురికి అయితే ఎంత సిక్స్ మెంబర్స్ ట్రావెల్ చేస్తే ఎంత ఎంత డిస్టెన్స్ ఉంది అనే అన్నీ దానికి సంబంధించిన విహార స్థలానికి తెలుసుకుంటూ ఉంటాను మొత్తం ఎంత మంది ఒకవేళ ఎలాంటి వెహికిల్ అయితే ఎలాంటి రేట్లు ఉంటాయని కూడా తెలుసుకుంటాను మేము నలుగురం వెళ్ళాలని అనుకుంటున్నాము సో మీరు ఎంత తీసుకుంటారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది నేను ఇంత అని అంటే మరి అంత మాతోని కాదు కొంచెం ఒకవేళ వాళ్ళు ఎక్కువ రైళ్ళు చెప్పినట్టు అయితే మేము వాళ్ళు తక్కువకి తీసుకొని తక్కువకి అడగడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అక్కడికి వెళ్ళి రావడానికి ఒక ఫైవ్ థౌజండ్ రెంట్ కిరాయి అడిగాడు అనుకోండి మేము ఫోర్కే అడుగుతాను అంటే ఫోర్ నాలుగు వేలకే రండి బాబు అది ఇది అని మేము ఇలా తగ్గించడానికి అడుగుతూ ఉంటాము

అందులో ఎందుకు చిన్న సైజుకి పెద్ద సైజుకి తేడా అని అంటే ఎంత మంది సామర్థ్యం ఎక్కువ సామర్థ్యం ఉన్న దానికి ఎక్కువ రేటు ఉంటుంది తక్కువ సామర్థ్యం ఉన్న దానికి తక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఇలా ధరలు వేరీ అవుతూ ఉంటాయి అందులో వెహికిల్ బట్టి కూడా ధరలు చేంజ్ అవుతూ ఉంటాయి సో నేను ఇలా అడుగుతూ అడుగుతాను ఇలా తెలుసుకుంటాను ఎంత మందికి ఏంటి ఎంత ఖర్చు అవుతుంది అని